హలో అమ్మ నేను రేవతిని మాట్లాడుతున్నానమ్మ నాకు ఒంట్లో బాగాలేదమ్మా గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి వాంతులు కడుపులో నోప్పి ఇరవై నాలుగు కడుపులో నొప్పిగా ఉందమ్మ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలమ్మా ఎలా వెళ్ళాలి ఎప్పుడు తీసుకెళ్తారామ్మా నన్ను ఉందమ్మా ఫ వన్ వీక్ ఒక వారం నుంచి ఉందమ్మా నాకు అలాగే తరచూ కడుపు నొప్పి రావడం కడుపు ఉబ్బడం తరచుగా ఉందమ్మా అది నేను హాస్పిటల్కి పోవాలనుకుంటున్నానమ్మా లేదమ్మా చూపించుకున్నామమ్మా బయట చిన్న షా చిన్న హాస్పిటల్లో చూపించుకున్నాము మా మందులు తీసుకున్నాము అయినా తగ్గలేదామ్మ లేదమ్మా ఆపేసామమ్మ ఏమీ చేసుకోలేదమ్మా మాకు అంత స్తోమత కూడా లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళండమ్మా సరేనమ్మా సరేనమ్మా సరేమ్మా చెప్పమ్మ సరేనమ్ నేను ఏమేమి తీసుకురావాలమ్మ సరేనమ్మ

సరే మేడం ఎక్కువగా ఉంది మేడం నాకు కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది ఒక వారం నుండి ఉంది మేడం ఒకసారి హాస్పిటల్కి పోయ్యాను చిన్న హాస్పిటల్కి పోయినా మందులు తీసుకున్నా తగ్గలేదు అలాగే ఉంది అందుకని మిమ్మల్ని మాట్లాడుతున్నాను మేడం సరే మేడం సరేమ సరే మేడం ఒక దగ్గరే చూపించుకున్నాను మేడం

సరే సరే మేడం సరే మేడం